మా సంస్కృతిలో ప్రధానవృత్తి అయితే చెప్పులు కుట్టడం ఎందుకంటే ఇప్పుడు మా సంస్కృతి అనే చెప్పను చాలా వరకు చాలా సంస్కృతి వాళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళ వృత్తులు ఉంటాయి కొందరేమో బట్టలుతుకుతారు చెప్పులు కుడతారు చాకలోళ్ళు చాకలోళ్ళంటే బట్టలు ఉతుకుతారు మంగలి వాళ్ళంటే గడ్డం తీస్తారు ఇట్లా వివిధ రకాల వృత్తులకి వివిధ వృత్తులుంటాయి ఇప్పుడు ఇప్పుడు కానీ ఈ ఈ కాలంలో అయితే ఎవ్వరూ వాళ్ళ వృత్తులల్లో ఉండట్లేదు ఎందుకంటే ఇప్పుడు జా ఇప్పుడు ఉద్యోగాలని చెప్పేసి ఈ వృత్తులను నందేన్ అన్నీ అన్నిట్నీ పక్కన పెట్టేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగాలను చెప్పేసి ఉద్యోగాల వెంటనే వెళ్తున్నారు అంతే కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఒక ఒకడు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి కొంచెం అమౌ కొంచెం డబ్బులే వస్తాయి అదే ఉద్యోగాలు చేస్తే చాలా ఇప్పుడు సాఫ్ట్వేర్ అని చెప్పేషి అన్నీ విధాల అన్నీ రంగాల్లో మన ప్రజలు చాలా వరకు వెళ్తున్నారు వృత్తి అంటే కొంచెం కొంచెం డబ్బులు వస్తాయి అది సరిపోవటం లేదేమో మన జనాలకి మరి సాఫ్ట్వేర్ రంగం వైపు ఎక్కువగా వెళ్తున్నారు ఎందుకంటే ఆ రంగంలో చాలా డబ్బులు వస్తాయి కానీ అంతే కష్టం ఉంటుంది ఇప్పుడు వృత్ వృత్తి వా వాళ్ళు చేసుకోని వాళ్ళ వరకు తిని వాళ్ళ వరకు వాళ్ళ కుటుంబాన్ని నడిపించేంత వరకుంటాది కాని ఎక్కువ ఎదగాలి నేను జీవితంలో చాలా పెద్దగా ఎదగాలి అననుకునే వాళ్ళు వేరే రంగం వైపు వెళ్తున్నారు వెళ్ళి ఇప్పుడు ఉద్యాగాలు చేసుకుంటా బిజినెస్లని చాలావరకు అంతా ఈ జనాలంతా డబ్బుమయమైపోయారు డబ్బు ఉంటే గాని ఏం కుదరట్లేదిప్పుడు డబ్బు డబ్బు డబ్బు అనిచెప్పేసి డబ్బు వైపు వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళ వృత్తులనన్నిటట్ని వదిలేసారు ఇప్పుడు ఎవడెవ ఎవరెవరి ఏ వృత్తుల్లోకెళ్తున్నారో ఎవ్వరికర్ధమవ్వట్లేదు ఇష్టమొచ్చిన వాళ్ళు ఇష్టమొచ్చిన వృత్తులు చేస్తున్నారు ఇప్పుడు కానీ మా వృత్తయితే చెప్పులు కుట్టేది మేం మాదిగోళ్ళం కాబట్టి చెప్పులు కుట్టే వృత్తి అది అప్పుడు ఆ వృత్తి ఇప్పుడు ఏ వృత్తి అంటే ఈ మీరిదే వృత్తి చేయాలని లేదు ఎవ్వరు పొట్టల్ తిప్పల్ వాళ్ళు చేసుకున్నారు చెప్పులు కుట్టేటోడు చెప్పులు కుట్టేటోడని చెప్పేసి సాబటలు ఉతికేటోడు సాకలోడనిచెప్పేసి ఇట్లా ఎవ్వరి వృత్తిని వాళ్ళే వెంచుకున్నారు ఇప్పుడు ఆ వృత్తినెంచుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళకి అట్లా అయిపోయేరు నేను ఇదే ఇదే వృత్తి చేస్తా నేనిట్లే బతుకుతా అని చెప్పేసి వాళ్ళట్లే బతుకుతున్నారు ఇప్పుడు ఈ వృత్తి అంటే ఈ ఈ వృత్తి నుండి బయటకు వచ్చేసారంటే చాలా వరకు వొచ్చేషెర్రు ఇప్పుడు ఎవ్వరే ఆ వృత్తి చేయట్లేదు వాళ్ళది ఇప్పుడు నా పని నాదన్నట్లిది ఇష్టమొచ్చిన వాళ్ళు ఇష్టమొచ్చిన పని చేస్తున్నారు అట్లా ఇప్పుడు ఎందుకంటే డబ్బు ద మెయిన్ పా అంటే ద ముఖ్య అధికారం మిత్ ముఖ్యది ఏంటంటే డబ్బు డబ్బు కోసం ఏమైనా చేస్తున్నారు జనాలు ఇప్పుడు అదే వృత్తి చేస్తా అని లేదు ఏ వృత్తి పడితే అది ఏ రంగంలో పడితే ఆ రంగాలెళ్తున్నారు ఎక్కువ చదువు వైపు వెళ్తున్నారు ఉద్యోగాల వైపు వెళ్తున్నారు ఉద్యోగం చేస్తే డబ్బులొస్తాయ్ డబ్బులు వల్ల ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి ఉద్యోగాలు చేస్తున్నారు ఎక్కువ ఇప్పుడు అంటే చాలా వరకు చులకనగా చూస్తున్నారు ఈ వృత్తి నాదే అని చెప్పేషి కానీ ఒకప్పుడు వృత్తి మాత్రం అదే అది మాత్రం గుర్తుపెట్టుకోవట్లేదు ఒకప్పుడు వృత్తి చేసే జనాలే ఇప్పుడు అరే నాది ఈ వృత్తి అని చెప్పేసి చులకనగా చూస్తున్నారు కొందరు మాత్రం చేస్తున్నారు కొందరు అంటే ఇప్పుడు మన పా తాత వాళ్ళు మన మన మామ వాళ్ళు అట్లుంటరు కదా వాళ్ళు ఆ వృత్తులనైతే కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఇంక అదే వృత్తి వాళ్ళకింకెక్కడ దొరకట్లేదేమో చెప్పేసి అదే వృత్తితో కొనసాగిస్తున్నారు